వంట మొదలుపెట్టేముందు అవసరమైన వస్తువులన్నీ సిద్ధంగా ఉంచుకుంటాను ఇలా చేయడం వల్ల వంట సులభంగా మరియు సమర్థవంతంగా జరుగుతుంది ముందు ఏ కూర అయితే చేయాలనుకుంటున్నామో వంట చేసేముందు అవసరమైన కూరగాయలు ఏమేమి కావాలో అయన్నీ సిద్ధం చేసుకోవాలి వంటలన్నీ ఆదా చేసుకోవచ్చు కూడా కూరగాయలను ముందు తరిగిన తర్వాత వాటిని వేరే వేరే పాత్రలో నిల్వ చేయొచ్చు ఇలా చేయడం వల్ల మనకి సులభంగా గుర్తించుకొని అవి తీసుకోవడం తీసుకునేటప్పుడు వాడుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది కూరగాయలను తరిగేటప్పుడు వాటి పరిమాణ అంటే అన్ని సమానంగా వచ్చేలాగా చూసుకోవాలి అలా చేయడం వల్ల అన్నీ కూడా సమానంగా ఉడుకుపోతాయి అన్నమాట అలాగే ఉల్లిపాయలు కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని కొత్తిమీర కరివేపాకు అన్నీ కూడా సిద్ధంగా ఉంచుకుంటాను ఈ సిద్ధంగా ఉంచుకోవడం వల్ల మనకి సమయం కలిసొస్తుంది అన్నమాట నెక్స్టు ఒకవేళ మనము ఏ చికెన్ కూర కానీ మాంసాహార కూర ఏదన్న వండాలి అనుకుంటే కనుక ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని సిద్ధం చేసుకోవాలి తరవాత చికెన్ శుభ్రంగా కడిగి దాన్ని కొంత సేపు మ్యారినేట్ చెయ్యాలి అలా ఉంచుకోవడం వల్ల మనం చికెన్ను తొందరగా మెత్తగా ఉడికేటప్పుడు చాలా మెత్తగా మృదువుగా వస్తుంది అన్నమాట దీంట్లోకి మసాలా దినుసులు సిద్ధం చేసుకోవాలి జీలకర్ర వెల్లుల్లి పాయి ధనియాలు మెంతులు చెక్కా లవంగాలు మొగ్గ మరాఠీ మొగ్గలు లవంగ మొగ్గలు యాలకలు ఇవన్నీ సిద్ధం చేసుకొని ఒక మిక్సీలో పట్టుకొని ఒక పేస్టులా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న మసాలా ముద్ద పక్కన పెట్టుకున్న తరవాత దీంట్లోకి ముందుగా ఉల్లిపాయలను పచ్చిమిరపకాయలను తరిగి ఒక రెడీగా ఉంచుకొని ఒక బౌల్లో వేసుకుని ఉంచుకోవాలి అన్నమాట ఇది మనం కూర సిద్ధం చేసుకు వంటకు అవసరమైన ఇతర వస్తువులు అన్నీ కూడా ముందుగా కడాయిని గరిటెని నూనె ఉప్పు కారం నీళ్ళు మొదలైనటువన్నీ కూడా దగ్గరిగా పెట్టుకుంటే మనకి సమయాన్ని ఆదా చేసుకోవచ్చు తరిగిన కూరగాయలను ముందు బాణీ పెట్టుకుని ఆ బాణీలో మనం నూనె వేసి ఈ మసాలా ఉల్లిపాయల్ని ఇవ్వి వేయించుకోవడానికి సిద్ధంగా ఒక గరిటెనుంచుకొని మనము అవసరమైనంత వరకే నూనెను వాడుకోవాలి ఎక్కువగా వాడుకోవడం వల్ల మళ్ళీ ఫ్యాటు చే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తక్కువగా మనం నూనెని ఉపయోగించడం నేర్చుకోవాలి

చికెన్ కర్రీ వండేటప్పుడు మాత్రం ఎక్కువగా నీసు వాసన రాకుండా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి సిద్ధంగా ఉంచుకోవాలి ఉల్లిపాయలు వేగిన తరవాత చికెన్ను వేసి మసాలా పేస్ట్ను అద్దించి దానికి నీరు పోసి ఉప్పు కారం అన్ని కలిపి శుభ్రంగా మగ్గనిస్తే ఒక రకమైనటువంటి వంట ఏర్పడుతుంది దీంట్లో లాస్ట్లో దించేముందు ధనియాల పొడి అన్నీ కలిపి చెయ్యాలి ఇది చికెన్ కర్రీ తయారు చేసుకోడానికి అదే మన కూరగాయలు ఏమన్నా వండుకోవాలనుకున్నప్పుడు ఏ బెండకాయలో వంకాయలో ఏదన్న వండుకోవాలనుకున్నప్పుడు ముందుగా వంకాయలనైతే తరిగేటప్పుడు ఉప్పు నీ ఉప్పు నీళ్ళల్లో మాత్రమే వంకాయలని వెయ్యాలి అలా వెయ్యని పక్షంలో వంకాయలు చేదుగా ఒగరుగా వచ్చి తినడానికి పనికిరాకుండా పోతాయి కాబట్టి వంకాయల్ని మనం కూర వండేటప్పుడు ముందుగా ఉప్పు నీరును సిద్ధం చేసుకుని అందులో మనం తరిగిన తరవాత అవి అందులో వేస్తూ ఒక పక్కన పెట్టుకోవాలి దీనికి కూడా కారము ఉప్పు నూనె మొదలైనవన్నీ కూడా సిద్ధం చేసుకుని ఒక బౌల్లో పక్కన పెట్టుకుంటే మనం వండేటప్పుడు ఈజీగా వేసుకోవడానికి ఉపయోగపడుతుంది దేనిని మర్చిపోయామనే అవసరం లేకుండా ఒక దాని తర్వాత ఒకటి వేసుకోవడానికి చాలా ఈజీగా ఉపయోగపడుతుంది